మాది చిత్తూరు జిల్లా మా జిల్లాలోని కొన్ని ప్రార్ధన స్థలాలు ఏవి అనగా చాలా ఉన్నాయి అవి సంప్రదాయాలు పండుగలు మా జిల్లా సంఘానికి గుర్తింపుకి ఏ విధంగా తోడ్పడుతాయి అన్నట్లయితే ప్రార్థన స్థలాలు ఉన్నాయి అందరూ ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తారు ఎందుకు అనగా ఇక్కడ ప్రార్థన స్థలాలు అది గుడి అవచ్చును మరియు చర్చ అవచ్చును అలాగే మసీదు కూడా అవ్వచ్చును ఎందుకు అనగా చర్చికి గుడి గుడికి వెళ్లే వాళ్ళు చర్చికి కూడా వెళ్తారు అలానే మసీదు కూడా వెళ్లి వస్తారు కావున ఇది సంఘానికి గుర్తింపు జిల్లా సంఘానికి గుర్తింపుకి తోడ్పడతాయి అలాగనే సాంస్కృతిక సాంప్రదాయాలు పండుగలు గుర్తింపు చరిత్ర ఏమి అనగా సాంస్కృతిక సంప్రదాయాలు ఏవి అన్నట్లయితే మనం భరతనాట్యం నృత్యం లాంటివి తీసుకోవచ్చు అలాగే డాన్స్ కూడా సాంస్కృతిక సాంప్రదాయాల కిందకే వర్తిస్తుంది ఏమి అనగా ఇక్కడ నాగయ్య కళాక్షేత్రం ఉంది అక్కడ సాంస్కృతిక కళలు చాలా జరుగుతాయి అలాగనే పండుగలు అనగా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి అన్ని పండుగలను చేసుకుంటారు మొదటిగా సంవత్సరంలో జరుపుకునే పెద్ద పండుగ ఏది అన్నట్లయితే సంక్రాంతి పండుగ అని చెప్తాము అందరూ సంక్రాంతి పండగని మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు సంక్రాంతి పండుగ భోగి చేసుకుంటాము అలాగనే రెండవ రోజు పొంగల్ అనగా సంక్రాంతి పండుగను జరుపుకుంటాము మూడవరోజు కనుముగా జరుపుకుంటాము అలాగని నాలుగవ రోజున కూడా కొంత మంది పండుగను చేసుకుంటాడు దానిని ముక్కనుమ అని చెప్తారు ఇంకా చెప్పాలి అన్నట్లు అయితే ఇక్కడ కాణిపాకంలో సాంస్కృతిక కార్యకలాపాలు చాలా జరుగుతాయి అవి ఏమి అనగా బ్రహ్మోత్స బ్రహ్మోత్సవాలుగా చెప్పుకుంటాము బ్రహ్మోత్సవాలలో మొదటగా శిలాతోరణం దగ్గర అది మొదలవుతుంది తరువాత పూలరథం అలాగని ఇంకా ఏవైతే కళ్యాణం లాంటివి తెప్పోత్సవం లాంటివి అన్ని సాంస్కృతిక బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతుంది అలాగనే ఇంకా చూసుకున్నట్లయితే వినాయక చవితి మరియు దసరా దీపావళి పండుగను చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ వినాయక చవితి ఒక్కరోజు జరుపుకున్నట్లయితే దసరా పండుగని నవరాత్రులుగా తొమ్మిది రోజులు జరుపుకుంటాము అలాగని దసరాతో పాటు తరువాత వచ్చే పండుగ దీపావళి పండుగ ఇంకా దీపావళి పండుగను రెండు రోజులు జరుపుకుంటాము ఒకటి నరక చతుర్దశి రెండవది మామూలుగా నోముల దీపావళి అని చెప్తాము తరువాత క్రిస్మస్ రంజాన్ లాంటి పండుగలు అందరూ చేసుకునేలాగా ఇక్కడ ఉంటుంది ఇదే జిల్లాలో ఉండే సంప్రదాయాలు మరియు సాంస్కృతిక కళలు